సాంప్రదాయ సందర్భాల్లో నృత్యం చేసే కళక కళాకారులు ఈ కళ యొక్క సా సాంప్రదాయాన్ని అనుగుణంగా సజావుగా ఉండే దుస్తులు ఆభరణాలు ధరిస్తారు అవి నృత్య ప్రదర్శనల్లో నాటకీయత సౌందర్యం గౌరవం అందిస్తాయి భరతనాట్యం దుస్తులు సిల్క్ లేదా కంచిపట్టు వస్త్రాలు భిన్న రంగుల్లో ఉంటాయి ధరణి అని పిలిచే పాయింట్ తరహా దుస్తులు పైన ప్లిట్స్ ఉంటాయి ఇవి నాట్య సమయంలో అందంగా వివరిస్తాయి పై పైభాగంలో చోలీ మరియు పట్టు పదు ఉంటాయి భరతనాట్యానికి ఆభరణాలు చెవికమ్మేలు నిె నెత్తి పట్టం వడ్డానం కంచం వంకి ఒడి కట్టులు నూరులు పైన పెట్టే పునాలు పోలిన అలంకారం కళ్ళకు సిల్వర్ లేదా తామర పాదం గజ్జలు కడతారు కూచిపూడి దుస్తులు కూచిపూడి దుస్తులు కూడా కా కంచి పట్టు లేదా సిల్క్ వస్త్రాలే అవుతాయి కానీ కొంచెం మృదువైన మడతతో ఉంటాయి పైగా పైభాగం చోలీ మరియు పట్టు పట్టు పట్టు మధ్యలో చక్కగా వ్యాకారాలు మ మడతగా వస్తాయి ఆభరణాలు నెత్తి పట్టెం వడ్డాన్నం కాలిగజ్జెలు కంఠహారం లాంగ్హారం చెవికమ్మేలు చేతి వంకీలు మెడలు మెడకాసులు హారం మొఖానికి కుంకుమ బింది పెద్దగా వేసి కళ్ళకు కాజల్ మరియు మేకప్